నాకు మొక్కలు అంటే ఎంతో ఇష్టం వాటిపై ఉన్నటువంటి ఇష్టాన్ని బట్టి నేను ఇంకా మా చుట్టుపక్కల అనేక మొక్కలను తయారు చేయాలని అనుకుంటున్నాను మన చుట్టు ఉన్నటువంటి మన పర్యావరణాన్ని ఎంతో మనము ఆకుపచ్చగా మరియు సుందరంగా ఉంచుకోవడం అనేది మనకు ఎంతో మేలు ఎందుకంటే మొక్కల నుంచి మనకు ఎంతో ఆక్సిజన్ అనేది వస్తుంది సో మొక్కలు ఉన్నటువంటి చోటున లేదా ప్రకృతి అనేది ఉండడంవల్ల మన చుట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు ఎంతో ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము మనం ఎంతో సో అందుకు నేను ఒక మొక్క నుంచి అనేక మొక్కలను తయారు చేయాలని అనుకుంటున్నాను ముందుగా నేను ఏం చేస్తానంటే ఉన్నటువంటి మొక్కలను కత్తిరించడం జరుగుతుంది ఆ కత్తిరించిన అటువంటి మొక్కను మళ్ళా ఒక కొత్త భూమిలో నాటడం జరుగుతుంది అలా నాటడం వల్ల ఈ యొక్క తల్లి మొక్కుకు ఉన్నటువంటి లక్షణాలు పూర్తిగా ఇప్పుడు కొత్తగా నాటినటువంటి ఈ యొక్క కొత్త మొక్కలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇట్టి రీతిగా నేను ఒక మొక్కను పెంచడం జరుగుతుంది అదే రీతిగా ఒక మొక్కలోని ఒక మొక్కను కత్తిరించిన అటువంటి యొక్క కొమ్మను మళ్ళా వేరొక భూమిలో పాతడం జరుగుతుంది ఆ యొక్క కొమ్మకు ప్రతిరోజు నేను అందించడం అందించడం ద్వారా అది బ్రతికి రోజు రోజుకు అభివృద్ధి అనేది జరుగుతుంది అలాగే కొత్త మొక్కలు పెంచడానికి కొమ్మలను ఉపయోగించడం లేదంటే కొమ్మలు నాటడం అనేది చేస్తాను నేను కత్తిరింపు విధానానికి చాలా దగ్గరగా ఈ యొక్క విధానం అనేది కూడా ఉంటుంది కొత్త మొక్కని పెంచడానికి మొక్కల విత్తనాలను ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది విత్తనాలను ఉపయోగించి మొక్కలు వేయడం అనేది మనకందరికి తెలిసిన పద్ధతి అదే కాకుండా ఒక మొక్క నుంచి మరొక మొక్కను అభివృద్ధి చేయాలంటే ఆ యొక్క మొక్కను మనం కత్తిరించి లేదంటే ఒక యొక్క కొమ్మని మనం విడిచి వేరొక చోటను పాతడం ద్వారా మనము ఒక మొక్క నుంచి మరొక మొక్కను పెంచడం అనేది జరుగుతుంది ఇట్టి రీతిగా ఉన్నటువంటి మొక్కల నుండి అనేక మొక్కలను తయారు చేయడానికి నేను కొన్నిమెలుకువలను కలిగి ఉన్నాను